ఇడ్లీ రవ్వ ఐదు కేజీలు ఇంకా అండి తాజ్ మహల్ టీ పొడి ఇంకా అండి

సరే

మెడిమిక్స్

ఆల్ ఔట్

పసుపు

అదో ప్యాకెట్టు

అర కేజీ ఫలవ్ సరుకులు ఇవన్ని ఏమన్న ఇమ్మంటరండి ఫలవ్కి సంబంధించి సరుకులు ఉంటాయి కదండీ ఫలవ్ సరుకులు

ఎర్ర రవ్వ

ఇమ్మంటారా అండి

ఓకే ఓకే